హలో చెప్పండి బాగున్నాం అండి మీరు బాగున్నారా అదే అండి బాగా కేసెస్ బాగా పెరుగుతున్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీరు అందరు మీరు మరి జాగ్రత్తలు తీసుకుంటున్నారా లేదా అదే అదే అండి బాగా పెరుగుతున్నాయి కొంచెం బయటకు వెళ్ళద్దు అందరు కొంచెం కాంట్యాక్ట్లో ఉండకండి డిస్టెన్స్ మెయింటెయిన్ చేయండి మీరు మరి మంచి కేర్ తీసుకోండి ఫుడ్ కొంచెం మంచిగా హెల్తీగా తీసుకోవాలి అదే అదే కొంచెం చెప్పండి అదే చెప్తామని కరెక్టే అండి కొంచెము లేదు లేదు లేదండి చిన్న పిల్లలు తీసుకు వెళ్ళద్దు కొం జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ముచ్చట్లు బయటకు వెళ్ళద్దు అసలు ఇంట్లో కొంచెం ఉండండి లాక్డౌన్ మెయింటెయిన్ చేయండి అందరు

లేదు లేదు లేదు లేదు అట్ల చేయద్దండి జాగ్రత్తగా ఉండాలి మళ్ళీ మీరు శానిటైజర్ యూజ్ చేయండి ఎప్పుడైన శానిటైజర్ యూస్ చేయాలి మళ్ళీ మాస్క్ కంపల్సరీ పెట్టుకోవాలి మీరు చెప్పండి మీ పేరెంట్సుకి కూడా ఫుడ్ మంచిగా తీసుకోమనండి మన మన స్టేట్లో అయితే ఎక్కువ పెరుగుతున్నాయి ఇప్పు డ ఇంకా మీ దగ్గర ఇంకా ఎక్కువ పెరుగుతున్నాయి అదే అదే మంచిగా హీట్ వాటర్ తాగండి కొంచెం చల్ల నీళ్ళు తాగకండి మంచి ఫుడ్ తీసుకోండి కొంచెం నాన్ వెజ్ మంచిగా గట్టిగా తినండి అట్ల చేయండి ఏదన్న పర్లేదు అండి కొంచెం ఏదన్న కొంచెం గట్టిగా తినాలని చెప్తున్న వద్దు వద్దు అట్లా చేయకండి మంచిగా కొంచెం హెల్తీ ఫుడ్ తీసుకొ పర్లేదు పర్లేదు తినచ్చు అలా ఏమి లేదు మంచిగా కొంచెం గవర్నమెంట్ కూడా కేర్ తీసుకుంటుంది కదా ఎవరిని అసలు బయటకు రానివ్వట్లేదు మా దగ్గర కూడా బాగా కేర్ తీసుకుంటున్నారు అదే అదే కొంచెం ఇక మన జాగ్రత్తలో మనము ఉండాలండి ఇక నాకు ఒక డాక్టర్గా నేను చెప్పేదేం లేదు పేషెంట్కి కొంచెం ఇంట్లో ఉండండి మంచిగా తినండి టీవీ ముందు కూర్చోండి చూసుకుంటు ఉండండి అంతే అదిగో మీకు కూడా దగ్గు వస్తుంది కదండి జాగ్రత్తగా ఉండండి కొంచెం అదే అదే సరే అండి మరి నాకు కొంచెం పేషెంట్స్ ఉన్నారు మరి నేను మళ్ళీ చేస్తాను ఓకే